భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది ఒక సంశ్లిష్టమైన వ్యవస్థ ఇది ప్రభుత్వ ప్రైవేట్ మరియు సాంప్రదాయ వైద్య వ్యవస్థలు కలిగి ఉంటుంది ఇంకా ఈ వైద్య వ్యవస్థలో అనేక పురోగతులు ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క కొన్ని ప్రధాన సవాళ్లు ఇంకా ఉన్నాయి అవి ఏంటంటే సమానం అందుకోవడంలో కొరత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇది పేదలకు అందుబాటులో లేకుండా చేస్తుంది మౌలిక సదుపాయాల్లో కొరత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటాయి ఇంకా మానవ వనరుల కొరత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత ఉంది ఇది మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆవోరధంగా ఉంటుంది ఇంకా పరిశోధన మరియు అభివృద్ధి కొరత భారత దేశంలో ఆరోగ్య సంరక్షణ పరిశోధన మరియు అభివృద్ధి చాలా తక్కువగా ఉంది ఇది ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఈ సవాలను అధిగమించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క ప్రారంభంతో భారత దేశంలో పది కోట్ల పేదలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నారు ఇంకా ప్రారంభించ పడుతుంది అదనంగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అనేక పథకాలను కూడా ప్రారంభిస్తుంది